గుడ్ మార్నింగ్ సార్ అవును సార్ అవును సార్ అదే మీరు రమ్మన్నారంట అవును సార్ చెప్పారు సార్ అంటే సార్ అదీ కొంచెం సిక్ అయ్యాను సార్ నేను కొంచెం ఆరోగ్యం బాగుండకపోవడం వల్ల కొంచెం మా పేరెంట్స్కి కూడా చెప్పాను సార్ నేను అల అలా అల అలా కాదు సార్ అలా కాదు సార్ మా పేరెంట్స్తో కూడా మాట్లాడండి సార్ కావాలంటే అడిగాను సార్ మా పేరెంట్స్ని వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా చెప్పాను సార్ నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా పట్టుకెళ్ళి చూపించాను సార్ అవును సార్ అవును సార్ అవును సార్ ఇదే కారణం సార్ అంతకన్న వేరే కారణం ఎం లేదు సార్ అది అంటే మా పేరెంట్స్ తరపున మాట్లాడిస్తాను సార్ మీకు ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయిస్తాను సార్ ఓకే సార్ అదే సార్ అలాగే ట్యూషన్స్ కూడా ట్యూషన్స్కి కూడా వెళ్తున్నా సార్ అవును సార్ అవును సార్ వెళ్తున్నాను సార్ అంటే మొన్నటి దాకా కూడా కొంచెం హెల్త్ బాగులేక వెళ్ళలేదు సార్ మళ్ళీ లేదు సార్ ఇంటి దగ్గర ఇంటి మన ట్యూషన్ మనకి ట్యూషన్ ఉన్నాయి సార్ అక్కడకి కూడా వెళ్తున్నాను సార్ అదే మా ఇంటి దగ్గర కొంచెం హై స్కూల్ టీచర్గా చెప్తారు సార్ అదీ గవర్నమెంట్ అలాగే సార్ అయితే నాకు మీకు మీకు ఎలాగైనా ఫోన్ చేస్తాను సార్ అది చేస్తాను సార్ అలాగే సార్ అది ఇంకో విషయం ఏ ఏమైనా చెప్పాలా సార్ ఇంకేమైనా అది మీరు ఇంకో విషయం దేని గురించో అడుగుదామని చెప్పారు సార్ ఆహా సార్ అది మన సార్ మన సాయి గారు చెప్పారు సార్ ఇంకో విషయము దీని గురించి చెప్పారు సార్ అది అలాగే సార్ ఉంటాను సార్ సాయిగారికి చెప్పండి సార్ ఇలాగా వచ్చుండె నేను వచ్చయినా మీకు మీకు వచ్చి కనపడ్డానని చెప్పండి సార్ సాయిగారికి అంటే ఆయన రెండు సార్లు అది చాలా సార్లు అడిగారు సార్ నేను మీ దగ్గరకి వేళ్ళానో లేదో అని అంటే నేను లంచ్ అవర్లో వద్దామని అంటే క్లాసులు జరుగుతున్నాయి కదా సార్ అందుకని చెప్పి నేను రాలేకపోయాను ఓకే సార్ ఆ సాయిగారికి కూడా కొంచెం చెప్పండి సార్ ఇలా మీ దగ్గరకి వచ్చి కనపడ్డానని సరే సార్ అయితే ఉంటాను